హలో హలో గుడ్ మార్నింగ్ సార్ నవీన్ సార్ బైక్ రెంట్ షాపా గూగుల్లో చూస్తే మీది దొరికింది అందుకనే కాల్ చేసాము ఎక్ మీ బ్రాంచ్ ఎక్కడ ఉంటది సార్ అవునా అంటే మేము బైక్స్ కావాలి రెంట్కి కావాలనుకుంటున్నాం ఎట్లా ఇస్తారు సార్ అవర్సా డేయా

రెంట్ ఎంత ఉంటుంది సార్ ఒక ఒక బైక్ నార్మల్ బైక్స్ అయితే పర్ డేనా ఇంక తక్కువ చెయ్యరా సార్ మాకు టూ త్రీ డేస్ కావాలి టూ త్రీ డేస్ కావాలి ఇంకా టూ త్రీ బైక్స్ తీసుకుంటాం రెంట్కి మాకు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మేము అందరం టూర్కి ప్ల్యాన్ చేసుకున్నాం వెళ్ళాలనుకుంటున్నాం అందుకనే బైక్ రెంట్ కావాలని కాల్ చేసాను

తక్కువ చెయ్యండి సార్ ఎప్పటివరకు ఉంటుంది సార్ టైమింగ్స్ మేము రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు వస్తాము

ఏమన్నా ప్రూఫ్ ఏమైనా అవసరమా సార్ అంటే మీరు బైక్ తీసుకువాలంటే ఏదైనా ప్రూఫ్ కావాలా

ఓకే సార్ రేపు మార్నింగ్ లోపు వచ్చి మాట్లాడి తీసుకొని వెళ్తాం ఓకే త్యాంక్ యూ